నా ఫస్ట్ ప్రోడక్ట్ జీన్స్ జీన్స్ నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే చాలా బాగా వచ్చింది అది నాకు అది చాలా బాగా నచ్చింది నా హైట్ కి తగ్గట్టు వచ్చింది వేరే లావు వాళ్ళు వేసుకున్నా గాని అది చినుకుతలేదు అదే మన షాప్కి వెళ్లి చూస్తే టూ మంత్స్ త్రి సిక్స్ మంత్స్ లోపు చిరిగింది అదే ఇది నాకు ఈ క్వాలిటీ బాగా నచ్చింది ఇది ఫోర్ ఇయర్స్ గా అవ్వదు అని అనుకుంటున్నాను ఈ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఇంకా కొనుక్కుంటున్నాను నేను టు అయితే ఆడ్ ఆర్డర్ చేశాను నాకు చాలా తక్కువ ధరలో దొరికింది ఇది మళ్లీ షాప్ కి వెళ్లి చూసినా గాని ఎక్కువ ధరకు ఉంటుంది ఇక్కడికి అయితే తక్కువ ధరకు చాలా క్వాలిటీ మంచిగా ఉంది ఇది వస్తువు కాకపోయినా ఇది చాలా బాగుంది ఇది బాగా అవుతుంది ఇంకా డబుల్ డబుల్ కుట్లు వచ్చినవి దీనిపైన నాకు నచ్చిన కలర్ ఏ వచ్చింది మళ్లీ నా సైజు కరెక్ట్ వచ్చింది నేను అనుకోలేదు ఫస్ట్ ఎట్లా ఉంటుందని కాకపోతే చాలా బాగుంది ఇంకోసారి ఆర్డర్ చేసుకుంటాను ఇట్లాంటివి ఇంకా టాప్స్ ఏదైనా ఈ షాపింగ్ ఈ షాప్ లోనే ఆర్డర్ చేసుకుంటాను ఈ ఆన్లైన్ షాపింగ్లని ఎక్కువ కొనుక్కుంటాను అని నేను అనుకుంటున్నాను అదే షాప్ కి వెళ్ళి చూస్తే అంత ఇట్ల వాళ్ళు ఎక్కువ ధరలు చెప్తారు అంతే సైజు కూడా ఎక్కువనే ఇస్తారు లూజు లూజు ఉంటాయి కుట్లు పెట్టుకొని ఏం కాదు అంటారు కాకపోతే మనం ఆన్లైన్ అది చూస్తే నాకు యాంకిల్ కట్ వచ్చింది అన్ని వచ్చాయి మళ్లీ ఇది చిరగదు అని నేను అనుకుంటూ నన్ను ఈ జీన్ ఈ ప్రోడక్ట్ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను